మేము ఒక రోజు ఊబర్లో ఏంది ఆటో బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకున్న తరువాత అది ఆటో ఏమో బుక్ అయింది బుక్ అయింది ఆ అమౌంట్ చూపించింది అన్ని చేసింది ఇంకా ఒక టూ మినిట్స్కి వస్తుంది మీ లొకేషన్కి అన్న అన్న టైంలో మేము ఇంకా సరే టూ మినిట్స్కి వస్తుంది కదా అని రెడీగా ఉన్నాము రెడీగా ఉన్నాము అలా టూ మినిట్స్కి రాలేదు సరెలే ఇక్కడ ట్రాఫిక్ ఉందేమో అనేసి మేము ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసాము వెయిట్ చేసిన తరువాత ఫైవ్ మినిట్స్ అయినా రావడం లేదు అనేసి ఒక్కసారి కాల్ చేసాము డ్రైవర్కి కాల్ చేస్తే తనేమో వస్తున్నాను మేడం టూ మినిట్స్లో వస్తున్నాము టూ మినిట్స్లో వస్తున్నాము అనేసి చెప్తున్నాడు సరే టూ మినిట్స్ కదా ఏదైనా ట్రాఫిక్ ఉందేమో అనేసి మేము ఫోన్ కట్ చేసాము తరువాత టెన్ మినిట్స్ అవుతుంది అసలు క్యాబ్ ఆటో రావడం లేదు మళ్ళీ కాల్ చేసాము మళ్ళీ కాల్ చేసి ఏంటి ఇంతసేపు ఇంతసేపు పడుతుందా మీరు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నారు లేదా ట్రాఫిక్లో ఉన్నారా ఎలా అది అని చెప్తే ఆ ట్రాఫిక్ ఉంది మేడమ్ అది దాన్ని ఏమో చెప్పాడు సరేలే ట్రాఫిక్ ఉందని చాలాసేపు వెయిట్ చేసాము వెయిట్ చేసాము మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అన్నాడు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము ఫైవ్ మినిట్స్ తరువాత కాల్ చేసినా తను రాలేదు తను రాలేదు పోనీ క్యాన్సల్ చేస్తావా అంటే మేము లేదు లేదు మేడమ్ వస్తున్నాను ఒక టూ మినిట్స్ మేడమ్ అన్నాడు మనమే క్యాన్సల్ చేద్దాము అంటే వాళ్ళు మనకి క్యాన్సలైజేషన్కి ఛార్జెస్ ఇస్తారు అందుకనేసి మేము క్యాన్సల్ చేయలేదు మేము డ్రైవర్కి కాల్ చేసి మీరే క్యాన్సల్ చేయండి మేము వేరేది బుక్ చేసుకుంటాము అని అంటే లేదు లేదు వస్తున్నాము వస్తున్నాము ఒక్క ఫైవ్ మినిట్స్లో వస్తున్నా అన్నాడు కానీ ఫైవ్ మినిట్స్ అయినా రాలేదు టెన్ మినిట్స్ అయినా రాలేదు అలా మేము ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసాము వెయిట్ చేసిన తరువాత కూడా రాలేదు పోనీ క్యాన్సల్ చేస్తాడేమో అనుకుంటే క్యాన్సల్ కూడా చేయలేదు అలా మమ్మల్ని చాలా వెయిట్ చేయించాడు